మాకు రవాణా పరంగా చాలా వసతులు ఉన్నాయి ఆ ముందుగా రవాణా మనుషులుగా రవాణా కాని అనేక విధాలుగా వ్యాపార రవణాలు కాని సరుకులు రవణాలు కాని అనేక రకాలుగా చాలా ఫాస్ట్గా జరిగితాయి దాంట్లో ఒకటి ఏపీఎస్ఆర్టీసీ రైల్వే రవాణా ప్రైవేట్ ట్రావెల్స్ ఇంకా అనేక సంబంధించిన ట్రావెల్స్ యూనియన్స్తో చాలా రవాణాలు మాకు అందుబాటులో ఉన్నాయి అవి కూడా చాలా సులభతరంగా మేము వెళ్ళి అవి రవాణా చేయించుకుంటాం